నా అభిప్రాయం ప్రకారం మార్కెట్ నుండి ప్యాక్ చెయ్యబడిన ఆహారంకంటే ఇంట్లో పండించిన పండ్లు లేదా ఇంట్లో వండిన ఆహారాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వాస్తవానికి దీనికి మంచి కారణం ఉంది మెరుగైన ఆరోగ్యం నుండి ఆరోగ్యకరమైన సంబంధాల వరకు ఇంట్లో వంట చెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో వండిన భోజనం కేవలం రుచికరమైనది మాత్రమే కాదు అవి మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి విష పదార్థాలకు గురి కావడాన్ని తగ్గిస్తాయి మరియు మీ డబ్బును ఆదా చేస్తాయి ఇది సాధారణ భోజనం నుండి పెద్ద ఎత్తున అనిపించవచ్చు కానీ ప్రయోజనాలు నిజమైనవి ఇంట్లో వంట చెయ్యడం వల్ల మీకు పోషక ప్రయోజనాన్ని అందిస్తుంది ఇంట్లో వంట చెయ్యడం అంటే మీరు ఉపయోగించే పదార్థాలపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది దీని అర్థం మీరు మీ ఆరోగ్యానికి మేలు చేసే అధిక నాణ్యత పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను ఉపయోగించడాన్ని ఎంచుకోవచ్చు మీ నిర్దిష్ట ఆహార అవసరాలను తీర్చడానికి మీరు మీ భోజనాన్ని కూడా అనుకూలికరించవచ్చు మరియు సమస్యను కలిగించే ప్రమాదవశాత్తు పదార్థం జోడించబడదని మీకు ఎల్లప్పుడూ తెలుస్తుంది రెస్టారెంట్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే ఇంట్లో వండిన భోజనంలో క్యాలరీలు అనారోగ్యకరమైన కొవ్వులు మరియు సోడియం తక్కువగా ఉంటాయి తాజా మొత్తం పదార్థాలను ఉపయోగించడం ద్వారా మరియు సంకలనాలు మరియు సంరక్షణకారుల వాడకాన్ని తగ్గించడం ద్వారా మీరు మీ మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పోషకమైన మరియు సమతుల్య భోజనాన్ని సృష్టించవచ్చు ఇంటిలో వండని భోజనంలో తరచూ ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉంటాయి వీటిలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు అదనపు చక్కెరలు మరియు సోడియం ఉంటాయి ఈ పదార్థాలు అధికంగా తీసుకుంటే ఊబకాయం గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయి సిగరెట్ త్రాగడంకంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు అకాల మరణాలకు కారణమవుతాయని ఇప్పుడు అంచనా వెయ్యబడింది